చెప్పండి సంగీత ఎలా ఉన్నారు బాగున్నా బాగున్నాను అండి ఇన్ని రోజులకు గుర్తు వచ్చానా చెప్పు అవునా చాలా మంచిది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు పండగ సీజన్ వస్తుంది ఇంకా గ్రాండ్గా జరుగుతుంది ఉత్సవం అంతా చెప్పండి చెప్పండి మ్యామ్ ఫోర్ టిక్కెట్సా ఎప్పటి నుంచి ఎప్పుడు ఏ తేదీ నుంచి ఆ తేదీ చెప్తే కొంచెం బాగుంటుంది అవునా ఓకే ఓకే ఇప్పుడు ఎట్లా ఎక్కడ స్టే చేస్తారు మా ఇంట్లోనే స్టే చేస్తారా లేకపోతే హోటల్ ఏమైనా బుక్ చేయనా ఎందుకంటే మీ కన్వెనియంట్ ఉండాలి కదా సో దాని కోసం

ఒ సరే సరే నా నాలుగు మంది టికెట్ హోటల్ కూడా బుక్ చేస్తున్నాను ఒక టూ డేస్కే కదా ఓకే ఇప్పుడు అది బుక్ చేసిన తరువాత ఇప్పుడు తిరుమలకి ఇ ఇప్పుడు టికెట్ బుక్ చేసారా దర్శనానానికి అవునా దర్శనం బుక్ చేస్తే మీరు ఏడూ గంటలకి బుక్ చేస్తే కొంచెం బిన్నగా రావాలి ఒక ఐదు గంటలకి అట్లా చూడాలి ఇప్పుడు ఏం టికెట్ బుక్ చెయమని త్రీ హ్యాండ్రేడా ఫైవ్ హ్యాండ్రేడా అట్లానే వివిఐపి సీట్లా ఉంటుంది ఫ్రీ దర్శనంలా ఉంటుంది అట్లానే రష్గా లేకుండా బిన్నే పోవచ్చు అవునా సరే సరే అది ఇప్పుడు దానికి కొంచెం నియమాలు ఉంది కొం ఫస్ట్లో వచ్చేటప్పుడు వైస్ట్కి ఓకే జెంట్స్ అయితే వైస్ట్ పంచలు అన్నీ కట్టుకొని రావాలి అమ్మాయి అంటే సారీ కట్టుకుని రావచ్చు అది మాత్రం ఒకటి ఓకే నా నేను మీకు నేను మిమ్మల్ని వచ్చి ఒక ఆరు గంటలకు పికప్ చేసుకుంటాను ఏడు గంటలకి దర్శనం స్టార్ట్ అవుతుంది దాని లోపల పోయేసి బాగా దర్శనం చేసుకొని వచ్చేయచ్చు సరే సరే నేను అప్పుడు బుక్ చేసేసి కాల్ చేస్తాను ఓకే ఓకే